దోమలు మోసుకు వచ్చే డెంగ్యూ జ్వరం మలేరియా వంటివి రాకుండా చెయ్యడానికి గల కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి దోమలు కుట్టకుండా ఉండటానికి పురుగు మందు స్ప్రే లేదా రక్షణ పొరను ఉపయోగించండి వీలైనంత తక్కువగా రాత్రిపూట బయటికి వెళ్ళండి ఎందుకంటే దోమలు సాధారణంగా రాత్రిపూట కుడతాయి మీ ఇంటి చుట్టూ నీరు నిలిచిపోకుండా చూడండి ఎందుకంటే దోమలు నీటిలో తమ గుడ్లు పెడతాయి మీ ఇంటి చుట్టు దోమలను ఆకర్షించే వెచ్చని తొలి ప్రదేశాలను తొలగించండి మీరు వ్యాధి ప్రబలిన ప్రాంతానికి వెళుతుంటే వ్యాధి నివారణ టీకాలు వేయించుకోండి మీరు డెంగ్యూ జ్వరము లేదా మలేరియా లక్షణాలను అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి